హలో కాకినాడ రాయల్ పార్క్ రెస్టారెంటా అండి నా ఆర్డర్ కొంచెం నోట్ చేసుకోండి నాకు ఒక హలీం ఒక వెజ్ సూపు ఒక నాన్ వెజ్ సూపు కావాలండి నా అడ్రస్ కాకినాడలో ఇంద్ర పాలెం లాగుల దగ్గర ఉన్న ముసలమ్మ తల్లి గుడి దగ్గర డోర్ నెంబర్ ఏడు డ్యాష్ మూడు నాలుగు అడ్రస్కి డెలివరీ చెయ్యాలి నా అడ్రస్కి డోర్ డెలివరీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది ఆ సమయంలో నేను చేసిన ఆర్డర్ చల్లబడకుండా వేడిగానే ఉండేలా తగిన జాగ్రత్తలు వహించి నా ఆర్డర్ వేడిగా నాకు అందించండి అలా అందించ లేకపోతే నేను నా ఆర్డర్ను క్యాన్సల్ చేయవలసి ఉంటుంది అందుకని తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ వేడిగా అందించండి